అత్యధిక ప్రభావం చూపే సాంకేతిక ఆవిష్కరణలు ఇలా ఉంటాయి సమాగ్ర డిజిటల్ ఫైనాన్స్ సాధనాలు ఈ సాధనాలు ఆర్థిక ప్రక్రియను క్రమబద్ధీకరించగలవు ప్రత్ ప్రాప్యతను మెరుగుపరచగలవు మరియు ఆర్థిక పరిశ్రమలో భద్రతను పెంచ పెంచగలవు సహజ భాష అవగాహను మెరుగుపరచటం ఎన్ ఎల్ యు ఎన్య ఎన్ ఎల్ యులో పురోగతులు మానవులు సాంకేతికతో ఎలా సంరక్షణ చెందుతారో విప్లవాత్మకంగా మార్చగలవు ఇది మరింత స్పష్టమైన ఇంటర్ఫేసులు మరియు మెరుగైన డేటా విశ్లేషణలు దారితీస్తుంది త్రీ డి ఫోర్ డి ప్రింటింగ్ ఈ సాంకేతికతలు సంక్లిష్టమైన వస్తువులను మరియు పదార్థాల సం సృష్టిని ప్రారంభించటడం ద్వారా తయారీ ఆరోగ్య సంరక్షణ మరియు అనేక ఇతర రంగాలను మార్చగల సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి